ఏమ్మా ఏంటమ్మా ఇక్కడ ఇంతమంది జనం ఉన్నారు ఈ గీతలు ఏంటి పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకుని పహిల్వాన్లాగా ఏంటమ్మా అలా ఏంటమ్మా ఏమోనమ్మా మాకు ఏమీ ఇట్లాంటివి ఉండవు మరి చూడలేదు నేను ఎప్పుడూనూ వేరే చోటు నుంచి ఊళ్ళన్నీ చూసుకుంటు వస్తున్నానండి తెలియదమ్మా తెలియదు అమ్మా కా అవును అమ్మ చూడలేదమ్మా ఎప్పుడునూ మా ఊళ్ళో ఈ చిన్నచిన్న ఆటలు ఆడతారు కానీ పెద్ద పెద్దగా ఆటలేవి ఆడరమ్మా బలే ఉన్నాయమ్మా బట్టలు గట్రా బలే వేసుకున్నారమ్మ రోజు అదే ఆడుతున్నారు తెలీదు అమ్మ నాకు నీకు తెలుసా అమ్మా ఇది అస్తమానం ఆడతారా అమ్మా

ఏమోనమ్మా చూడలేదమ్మా

గీతలు భలే గీసారమ్మా ఊరికే అంటారమ్మా ఓ అలానా

అదేను డబ్బులకి ఆడతారా అమ్మా డబ్బులకి ఆడతారా అండి మార్కుల కోసం ఆడుతారా అండి

అదేనండి

ఇంకా ఏముంటాయి అమ్మ బహుమతులా బహుమతులు గట్టిగా ఇస్తారాండి గట్టిగా ఇస్తారా అండి బహుమతులు కప్పులు గట్రా ఇస్తారాండి కప్పులు

టీవీలో చూస్తాం కదండీ ఏముందమ్మా అంతా మేము బడులకు వెళ్ళలేదమ్మా బడిలోకి వెళ్తే ఆటలు తెలుసును బళ్ళకి వెళ్ళలేదమ్మా నేనేమో కొంత ఎల్లి డబ్బులు తెచ్చుకుని ఊరూరు తిరిగి ఎక్కడ వింతలు ఇలాంటి వింతలు విశేషాలు ఉన్నాయి అని చూసుకుంటు పరిగెత్తించుకుంటు వస్తానమ్మ అన్ని ఊళ్ళు తిరుగుకుంటు వస్తున్నానమ్మ ఇదేంటో కొత్తగా ఉందనిచూడ్డానికి వచ్చానమ్మ బాగానే ఉందమ్మా ఆట బాగానే ఆడుతున్నారు కుర్రగాళ్ళు బాగా ఆడుతున్నారండి కుర్రగాళ్ళు బాగానే ఉందండి బాగా ఆడుతున్నారండి మీకు అంతా తెలుసమ్మా బాగానే ఆట గురించి మీరు ఎప్పుడైనా ఆడారాండి ఆడలేదండి మగపిల్లలు ఆడతారండి ఆడవాళ్ళు కూడా ఆడతారండి ఆడపిల్లలు కూడా ఆడతారండి అదేనండి బడులకి గట్రా వెళ్ళలేదు అబ్బబ సరేనమ్మా